విద్యార్థులు ఇతర పట్టణాల్లోని స్కూళ్ళకీ లేదా హై స్కూళ్ళకు ఎలా వెళతారు అంటే ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కో విధంగా ఉంటుంది కొన్ని ప్రదేశాలలో బస్సుల సదుపాయం ఉంటుంది కొన్ని ప్రదేశాలలో ఆటోల సదుపాయం ఉంటుంది అలాగే కొంత మంది బస్సులకు కానీ లేకపోతే ఆటోలకు కానీ మనీ డబ్బులు చెల్లించలేని వాళ్ళు వాళ్ళు ఒక సైకిల్ కొనుక్కొని ఆ సైకిల్పై ఆయొక్క ప్రదేశానికి ఆయొక్క చదువును అభ్యసించడానికి ఆ యొక్క వేరే పట్టణానికి వెళ్ళవలిసి ఉంటుంది ఎందుకంటే ప్రతీ రోజు డబ్బులు ఇవ్వడమంటే తల్లిదండ్రులకి కష్టంగా ఉంటుంది కాబట్టి ఒక సైకిల్ కొంచెం కష్టపడి కొనుక్కొని ఆ సైకిల్ మీద రోజు ఆయొక్క స్కూలుకి వెళుతూ వస్తూ ఉంటారు మంచి నాణ్యమైన సామాన్యక విద్యని పొందడం కష్టమా అనుకుంటే కొంచం కష్టమే కానీ వీటిని ఎదు ఎదురిస్తే మనం ముందుకి మంచి స్థాయికి వెళ్ళగలము డబ్బులు కొంచం ఇబ్బంది అవుతాయి లేకపోతే వాళ్ళ యొక్క శ్రమ కొంచం కష్టపడాల్సి ఉంటుంది కానీ ఆ కష్టంలోనే మనం కొంచెం ఇబ్బంది లేకుండా ముందుకు వెళితే మంచి విద్యను పొంది ఫ్యూచర్లో ఉన్నత స్థాయిలో వెళతాము